సాయి కిరణ్ గారా అండి మేము ఫుడ్ డెలివరీ నుంచి కాల్ చేస్తున్నాం అండి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా ఎక్కడ డెలివరీ అడ్రస్ అడ్రస్ చెప్తారా ఒకసారి మాకు కరెక్ట్గా

ఓకే

ఓకే అండి నేను రావడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అండి ఇక్కడ ట్రాఫిక్ ఉంది

ఓకే అండి మీకు ఏమైనా కంప్లైంట్స్ సజెషన్స్ ఉన్నాయా అండి మా డెలివరీ గురించి

ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి